నమస్కారమండి అదే అండి రమ్మన్నారంట కదా ఫోన్ చేసారు కడదాం అండి కడదాం ఇది ఇదేనా ఈ మెట్లే కదండి పెద్దగానే ఉన్నాయండి మీ మెట్లు పెద్ద పెద్ద గదే వస్తుంది నాలుగు అడుగులు అడ్డమొచ్చింది ఇంకొకటేమో ఐదు అడుగులు అదే ఐదు అంగుళాలు పైనే వచ్చిందండి మీది అంటే రెం దాదాపు రెండు రెండు మీటర్లు ఉందండి రెండు మీటర్లు ఇటేమో మీటరన్నర దాకా వచ్చింది పెద్ద గదే వత్తస్తుంది అనుకుంట కొంచెం పర్లేదు అంటే ఎంతలో ఎడదాం అనుకుంటున్నారు అండి ఎంతలో కడదామని మీరు చెప్పండి మాములుగా ఎంత అవుతుంది అనుకుంటున్నారు అదే లేండి దీనికి మామూలుగా ఒక ఏడు వందలు నుంచి వెయ్యి ఇటుక అవుతుందండి ఇటుకు ఇసుకొచ్చి ఒక నాకు తెలిసి రెండు యూనిట్ల ఇసుక అవుతుంది రెండు యూనిట్ల ఇసకాని సిమెంట్ సిమెంటు ఏది వాడదామంటారండి అంటే అది అల్ట్రాటెక్ ఉందండి నాలుగు యాభై పడుతుంది అదే మీకు రామన్ క్వాలిటీ మూడు యాభై అలాగే నాగార్జున అయితే గనుక మూడు ఎనభై రూపాయలు ఈ మూడు మంచివి అండి కాకపోతే అందరూ ఎక్కువ వాడేదైతే మన ఏరియాలో నార్మల్గా వాడతారు మీరు కొంచెం హై హై క్వాలిటీది వాడదామంటే అల్ట్రాటెక్ వాడదాం అది నాలుగు యాభై అది

బలంగానే కడదామండి మీ ఇల్లు ఎలా కట్టానో చూసారు కదా ఏ ఓ ఏ ఓ ఏ ముక్క కూడా వదలకుండా మీకు ఏది వేస్ట్ అవ్వకుండా కడతాం కాకపోతే ఈ మధ్యకాలంలో బాగా రె కమర్షియల్ అయిపోయారండి అందరూ కూడా ఎలా అంటే వాళ్ళకి కూలి రోజు కూలి మాత్రం వెయ్యి రూపాయలు ఇస్తే గానీ ఎవరూ రావట్లేదు అది అంత దారుణంగా అయిపోయారు అలాగే ఇసకేమో చెప్పాను కదండి యూనిట్ వచ్చి ప పదివేలు ఉండేది కాస్త పన్నెండేలు అయిపోయింది బాగా పెరిగిపోయినీయండి లక్ష ఇరవై నుంచి లక్షయాభై అవుతుందండి మరి నాకు నేను చేసినంతమటుకు చెప్తున్నాను తెలిసినంతమటుకు అది నా లక్ష ఇరవై నుంచి లక్షయాభై అవ్వచ్చండి తగ్గదా అంటే మీరు పోనీ రోజువారి కూలీ ఇచ్చేస్తానంటే మీకే తెలుస్తుందండి రోజుకి ఎంతవుతుందో మీకు ఆ ఇటుక ఇసుక అలాగే సిమెంట్ బస్తాలు ఒక దాదాపు ఒక పది నుంచి పదిహేను పడతాయండి వాటిలికే మీకు నలభై వేలు దాక అయిపోతదండి ఖర్చు ఇంకా రోజు కూలి అంటారు కదా మీరు మహా అనుకుంటే ఒక వారం రోజులు అండి యాభై వేలు ఈ లోపల సెల్ఫ్ ఎమన్నా కావాలాండి లోపల మీకు

అలాగేనండి అది దానికి కూడా కలిపి మీకు చెప్పాను కదండి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై అవ్వచ్చండి ఇంకా తగ్గించడానికే చూస్తానండి నేను తెలుసు కదా మీకు ఏది ఎక్కువ ఖర్చు పెట్టనివ్వను సరేనండి మీరు ఒకసారి అయన్నీ తెచ్చేసుకుంటే గనుక నేను చెప్తానండి అవి సిమెంట్ బస్తాలు ఒక ఒక ఐదు కనీసం అప్పటిదాకా ఒక ఐదు ఇసక ఒక యూనిట్టు ఇటుకలు ఒక ఐదొందలు ఇటుకలన్నా తెచ్చారనుకోండి కనీసం మీకు పని మొదలెట్టడానికి బాగుంటుంది సరేండి